ఒక ఆర్టిస్టు సాధారణంగా తప్పులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆర్ట్ వేసేటప్పుడు ఆ వస్తువు యొక్క షేప్ని ఇంకా ప్రామాణికతను దానికి సంబంధించి దాని మీద ఫుల్ ఫోకస్ అనేది చేయలేకపోవచ్చు కాబట్టి కొన్ని తప్పులు చేసేటువంటి అవకాశం అనేది ఉంది దానికి అధిగమించడానికి ఏం చేయ వచ్చంటే ప్రతిరోజు దానిమీద సాధన చేయడం ద్వారా ఇంకా వాటి యొక్క షేప్స్ ఇంకా అవి ఎలా క్ కలర్స్ ఇంకా వాటి టెక్స్చర్ ఎలా ఉంది అనేది బాగా పరిశీలించి దాని మీద అభ్యాసం అనేది చేయాలి ఇంకా చాలా ఆర్ట్స్ ఆర్టిస్ట్లు ఏం చేస్తూ ఉంటారంటే సొంత ఆలోచన మీద కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులని బాగా పరిశీలించి చక్కగా నేర్చుకోగలుగుతారు ముఖ్యంగా మ మనము వేసేటువంటి ఆర్టు ఒక షేపు ఇంకా దానికి ఎలాంటి షాడో కానీ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా చూసి మంచి ఆర్ట్ అనేది వేయగలుగుతారు అలా చేయడానికి ఏం చేయవచ్చు అంటే ప్రతిరోజు దానికి కొంత సమయం తీసుకొని గీయటానికి టైం అనేది కేటాయించాలి డైలీ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ టైం తీసుకొని అభ్యాసం చేస్తే కరెక్ట్గా చేయగలుగుతారు కాబట్టి ఇతర ఆర్టిస్టులతోటి కానీ లేకుంటే స్నేహితులతో కూడా మనం వేసినటువంటి మంచి మంచి ఆర్ట్స్ని షేర్ చేసుకోవడం ద్వారా కూడా వాళ్ళు మనకి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెప్తారు ఇంకా మంచి ఆర్టిస్ట్ అవ్వడానికి ముఖ్యంగా కావాల్సిన ఏంటి అంటే టైమ్ మనం కొంత సమయం పెట్టాలి ఇంకా డైలీ క్రమంగా అధ్యయనం చేయాలి ఇంకా అభ్యాసం అనేది కూడా ప్రతిరోజు చాలా అవసరం అలా రోజు రోజుకి సాధన చేస్తూ ఉన్నప్పుడు మన అవగాహన అనేది పెరుగుతుంది తప్పుల నుంచి మన మంచి పాఠాలు కూడా నేర్చుకోగలుగుతాం